చెప్పండి

అవును ఉంది కావాలా మీకు

మీకా హాఫ్ ఎన్ అవర్ పడుతుంది

ఇంకా ఏమి కావాలి ఉంది

ఒక హాఫ్ ఎన్ అవర్లో రెడీ అవుతాయి అదే స్పైసీ కావాలా లైట్ స్పైసీ స్పైసీ కావాలి మీకు సరే సరే చేస్తాము అదీ వన్ ట్వెంటీ రూపీస్ ప్లేట్ ఉంది

కడాయి పనీర్ మీకు వెజ్లో నాన్ వెజ్లో అది మీకు వచ్చేసి నైంటీ రూపీస్ పడుతుంది చేసుకోవచ్చు చేసుకోవచ్చు అవును

అవును మంచిగానే ఉంటుంది మంచిగానే ఉంటుంది మొత్తం సరే తొందరగా చెయ్యిస్తాము పేమెంట్ ఎలా ఆన్లైన్లో ఉందా క్యాష్ ఉందా మీకు

సరే ఓకే చేసెయ్యండి రెడీ అవుతుంది పంపిస్తాను సరే సరే ఓకే ఓకే ఓకే బిర్యానీ ఉంటుంది మటన్ బిర్యానీ

సరే సార్ ఇంకేమైనా కావాలా సరే సార్ తాయారు చేసి పంపిస్తాము ఓకే